టెక్నాలజీలో వృద్ధి మరియు జీవితాన్ని ఎలా మార్చింది అంటే మనం ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని అన్ని చేసుకునే విధంగా అయింది ఇంట్లో నుంచి వేరే వాళ్ళకి డబ్బులు పంపించేలాగా అదే విధంగా ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్క ఐటమ్ కొనుక్కునే లాగా మన ఇంటి సరుకులు మరియు ఇంటికి కావలసిన ఏవైనా సరే మనం సెల్ లోనే బుక్ చేసుకునే విధంగా అయింది అదేవిధంగా మనం బట్టలు కానీ బయట చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని ప్రతి ఒక్కటి చేసుకొనేలా ఉంది అదే విధంగా బయటికి వెళ్లాలంటే కొంత సమయం మాత్రమే ఉంటుంది ఇంట్లో అయితే ఇరవై నాలుగు గంటలు మనం ఏది తీసుకున్న ఏం చేసినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిదంగా డబ్బులు కానీ డిస్కౌంట్ వల్ల తక్కువ పడటం వల్ల మనకి ఎక్కువగా ఈజీగా అయిపోతుంది పనులన్నీ ఇంట్లో కూర్చొని రెండు మూడు నిమిషాలలో మనం అన్నీ ఈజీగా చేసుకునేటట్టు అయిపోతుంది కాబట్టి ఎక్కువ టెక్నాలజీ పెరగడం వల్ల ఎక్కువ లాభాలే ఉన్నాయి అదే విధంగా నష్టాలు కానీ ఎక్కువున్నాయి మన బ్యాంక్లలో అమౌంట్ పోవడాలు ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి పక్కన చాలాసార్లు చూశామంటే మన అకౌంట్ నుంచే మనకి డబ్బులు కట్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా నమ్మలేం కాని ఎక్కువ ఈజీగా అవ్వాలంటే మనం టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సి వస్తుంది మనం బయటూర్లో షాపింగ్ చేయడానికి రెండు మూడు గంటలు మాత్రం ఉంటుంది అదే ఇంట్లో అయితే ఇరవై నాలుగు గంటలు మనం చేసుకున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మన సెల్లల్లో మనమే మనకు నచ్చినవి ఉంటుంది అదే బయటికి వెళ్లామంటే రెండు మూడు కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇక్కడైతే మనకు కావాల్సిన కలర్ని మనకు కావాల్సిన మోడల్ని కావాల్సిన డిజైన్ని సెలెక్ట్ చేసుకుంటూ కొనుక్కోవచ్చు తక్కువ రేట్లలో ఎక్కువ సమర్దిగా కొనుక్కోవాలంటే మనం ఆన్లైన్ షాపింగే బెస్ట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎక్కువగా మనం చూసినామంటే ప్రతి చోట్ల ఎక్కువుగా ఆన్లైన్ పేమెంట్స్ మరియు యూపీఐ అవే చేస్తూ ఉంటారు స్క్యానర్స్ దానివల్లే మనకి ఎక్కువగా ఇబ్బంది లేకుండా పనికి పోతుంది ఒకటి రెండు రూపాయలు చిల్లర లేదంటే మనం ఫోన్ పే యూజ్ చేసి దాంట్లో ఉన్న అమౌంట్తో మనం కట్టేయచ్చు కాబట్టి ఎక్కువగా ఇంటర్నెట్ను ఉండటం వల్ల టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ ఉంది